భారతదేశంలో చదువు చాలా ప్రాధాన్యం ఉన్నది చదువుకి ఉన్న ప్రాధాన్యత మరి ఇంకా దేనికి లేదు స్త్రీలు చదువుకోవడం వల్ల వారి కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతారు చాలామంది ఉన్నత ధనవంతులు వారి పిల్లలని చదివించాలి అనుకుంటారు కానీ వారికి అంతగా శ్రద్ధ ఉండదు చదువు నేర్చుకొని వారికి శ్రద్ధ చాలా ఉంటుంది వారి పిల్లలకి నేర్పించాలనుకుంటారు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు నేర్పించలేకపోతారు వారి పిల్లలకి నేర్చుకోవాలి అని మాత్రం ఉంటుంది కానీ వారి దగ్గర డబ్బు ఉండదు డబ్బున్న వారు సరిగ్గా నేర్చుకోరు కొంతమంది నేర్చుకున్న వాళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టులు ప్రధాన మంత్రులు సీఎంలు ఇలా అవుతున్నారు అలా అవ్వడానికి గల కారణం చదువు భారతదేశంలో పేదవారు చాలామంది వెనుకబడి పోయి ఉన్నారు ముఖ్యంగా స్త్రీలు స్త్రీలైతే చదువుకోడానికి అంత ఆసక్తి చూపించడం లేదు ఎందుకంటే అక్కడికెళ్ళడం వలన స్త్రీ పురుష బేధం ఉంటుంది ఇలా టీచర్లు కొంతమంది మంచి ఉండకపోవడం వలన వాళ్ళు చదువుకోవలేక పోతున్నారు కానీ చదువు చాలా ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది చదువుకోవడం వలన మన దేశం బాగుబడుతుంది అందుకు గల కారణాలు ఇవే చాలా మంది స్త్రీలు బయటికి రాకపోవడానికి